అవునండి నేనే ఓటీపి ఒక్క నిమిషం టూ ఫైవ్ జీరో టూ ఫైవ్ సెవన్ నేను గచ్చిబౌలికి వెళ్ళాలండి ఎంత టైం తీసుకుంటుంది ఎంత టైం పడుతుంది కొంచెం తొందరగా వెళ్ళాలి నాకు కొంచెం ముఖ్యమైన పనుంది అడ్డదారిలో అడ్డదారి ప్రమాదకరంగా ఉంటాయని విన్నాను ఎంత సమయంలో తీసుకెళ్ళగ ఎంత సమయంలో తీసుకెళ్ళగలుగుతారండి ఇంతకుముందట్ ఇంతముందటువైపు వెళ్ళారా మీరు అయితే అయితే సరే అండి వెల్దాము కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి మనకు ప్రమాదకరంగా ఉండద్దు కదా

సిట్ సీటు బెల్ట్ పెట్టుకోండి మీరు ముందు లేద లేదండి సీటు బెల్ట్ లేకుండా ప్రయాణం ప్రమాదకరం ఏ క్షణం ఏమౌద్దో ఎవరికీ తెలీయదు అందుకైనా మనం సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి ఎప్పుడూ ఇలా చేయకండి సీటు బెల్ట్ పెట్టుకొండి చిన్న ప్రయాణం చిన్న దూరమైనా వెళ్ళకండి మీరు మరీ ఇంత వేగంగా నడపకండి కొంచెం వేగం తగ్గించండి అ రోడ్డు రోడ్ రోడ్డు బాలేదు మీరు వేగంగా వెళ్తే అనుకోకుండా ఎదురు ఏదైనా వాహనం ఎదురుగా వస్తే అది ప్రమాదకరం కదా నాతో అనే కాదు మీరు రోజువారి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మీ మీద నమ్మకంతో చాలామంది మీ వాహనం ఎక్కుతారు మీరు వారిని వాళ్ళ డెస్టినేేషన్కి జాగ్రత్తగా చేర్చడం మీ బాధ్యత మీరు కొంచెం చూసుకుని డ్రైవ్ చేయాలి సరే అండి ఎంత ఎంత మీకు ఆన్లైన్ చేయనా ఆర్ డబ్బులు ఇవ్వనా సరే అండి ఒక్క నిమిషం పే చేస్తున్నా ట్రాన్సాక్షన్ అయిపోయింది చూసుకోండి ఆ షూర్ షూర్